నమస్తే మేడమ్ నా పేరు నా పేరు నా పేరు మధుప్రియ మేడమ్ జనరల్ హాస్పిటల్ క్యాన్సర్ స్పెషలిస్ట్ని మేడమ్ చెప్పండి ఓ మీరు ఏం భయపడక్కర్లేదు మేడం టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారా ఇంకా ఏదైనా హాస్పిటల్లో చూపెట్టుకున్నారా మీరు ఏం భయపడకండి టాబ్లెట్స్తో పోతుంది నెక్స్ట్ ఫుడ్ కూడా కొంచెం బాగా తినండి క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ బాగా తీసుకుంటే మీరు ఏం భయపడక్కర్లేదు అండి నెక్స్ట్ వీక్ వీక్లీ మా హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేయించుకోవాలి హా షుగర్ బిపి ఇవన్నీ ఉన్నాయేమో మేము చెక్ చేస్తాము అప్పుడు తరువాత అప్పుడు ఆపరేషన్ పడితే కనుక మేమే చేస్తాము అండి ఆ మీరు ఏమి దానికి ఏం భయపడ అవసరం లేదు అండి ఫుడ్ కట్టా ఐరన్ ఫుడ్ తింటే అవన్నీ నార్మల్లోకి వచ్చేస్తాయి మేడం

మేము చూస్తాము కదా మేడమ్ టాబ్లెట్స్తో తగ్గిపోతుంది ఒకసారి మా హాస్పిటల్కి వస్తే మేము చూసి చెప్తాము అవన్నీ తీసుకురండి చూసి చెప్తాము సరే